పెళ్ళిళ్ళు కుదిర్చేటప్పుడు మధ్యవర్తి అనేది ఒకరు ఉంటారు అండి ఆ అవును అండి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక అతను మాట్లాడుతారు వీళ్ళు అడుగుతారు వాళ్ళు అడుగుతారు కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో కట్నకానుకలు అలాగే పెట్టి పోతలు అన్నీ మాట్లాడుకుంటారు అండి అవునండి దాని పెళ్ళి చూపులు అంటారు అండి తరువాత నిశ్చితార్థం పెట్టుకుంటారు అండి ఆ పెట్టుకొని ఆ కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులు పెళ్ళికూతురు ఇంటికాడ నిశ్చితార్థం పెట్టుకుంటారు రింగులు ఉంగరాలు మార్చుకుంటారు అండి అవును అండి ఉంగరాలు మార్చుకున్న తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పురోహితుని పిలిపించి పెళ్ళికి ముహూర్తం పెట్టుకుంటారు అండి పెళ్ళికి ముహూర్తంపెట్టుకొని ఒకరోజు అనుకొని పెళ్లిరోజు అందరిని ఊరంతా పిలిచి భోజనాలు పెట్టి అందరికి భోజనాలు వడ్డించి నైట్కి పెళ్ళికొడుకు పెళ్ళి కూతుర్ని పందిట్లో కూర్చోబెట్టి పెళ్ళి చేస్తారు అండి ఆ అవును అండి తెలుగు సాంప్రదాయం ప్రకారం చేస్తారు అండి అవును అండి ఓకే అండి